మా ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు తెలుగు ఒక ద్రావిడ భాష ఈ దక్షిణ భారతదేశంలోని భారతదేశం పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో సుమారు ఎనభై ఐదు మిలియన్ల మంది మాట్లాడుతారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారిక భాష మరియు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల మధ్య ప్రధాన కమ్యూనికేషన్ భాష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర భాషలు మాట్లాడే ప్రజలు కూడా ఉన్నారు ఈ భాషలు సాధారణంగా రాష్ట్రంలోనే భూగోళం పర్యంగా వైవిధ్య ప్రాంతాలు కనిపిస్తాయి ఉదాహరణకు ఉత్తర ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది హిందీ మాట్లాడతారు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది ఒరియా మాట్లాడతారు మరియు తూర్పు ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది తమిళ్ మాట్లాడతారు సంభాషణ ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రంలో అత్యంత సాధారణ భాష ఇది రాష్ట్రంలో ప్రజల మధ్య ప్రధాన కమ్యూనికేషన్ భాష మరియు ఇది రాష్ట్రంలోని విద్య మరియు ప్రభుత్వం యొక్క భాష